ఇన్సూరెన్స్ ఏజెన్సీ వాళ్ళా అండి మాట్లాడేది ఓకే మేము లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటున్నాము ప్లాన్ ఏంటో చెప్తారా కొంచెం

ఓకే

ఓకే ఓకే

ఓకే మంత్లీ ఎంత ఎంత ఉంటుంది అండి అంటే స్టార్టింగ్ మినిమం ఎంత ఉంటుంది అంటే మరి అందులో ఏమేమి కవర్ అవుతాయో చెప్తారా అంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే ఓకే

నేను ఒకసారి మళ్ళీ కాల్ చేస్తాను అండి నేను అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అంటే డాక్యూమెంట్స్ అవన్నీ ఓకే థ్యాంక్ యూ